నేను హైదరాబాద్లో నివసిస్తున్నాను నాకు తెలిసిన కొన్ని వంటకాలు తీపి వంటకం హైదరాబాద్లో అత్యంత ప్రజాదరణ పొందిన తీపి వంటకం హల్వా హల్వా అనేది తీపి జిడ్డుగా ఉండే రుచికరమైన భారతీయ డెసర్ట్ ఇది సాధారణంగా బియ్యం గోధుమ లేదా బఠానీలతో తయారు చేయబడింది మరియు పంచదార వెన్ననెయ్యి మరియు ఇతర పదార్థాలతో రుచికరంగా చేయబడింది హైదరాబాద్లో చాలా హల్వా రెస్టారెంట్లు ఉన్నాయి కానీ కొన్ని అత్యంత ప్రజాదరణ పొందినవి హల్వా గార్డెన్ హల్వా రాణి మరియు హల్వా భవన్ ఇవి వీటిలో హల్వా అనేది ఆ చాలా బాగుంటుంది ఈ రెస్టారెంట్లో వివిధ రకాల హల్వాలను అందిస్తాయి మసాల వంటకం హైదరాబాద్లో అత్యంత ప్రజాదరణ పొందిన మసాల వంటకం బిర్యానీ బిర్యానీ అనేది మాంసం బిర్యానీ మరియు మసాలలతో తయా తయారు చేయబడిన ఒక రకమైన భారతీయ భోజనం ఇది ఒక రుచికరమైన మరియు సంతృప్తికర మైన వంటకం ఇది హైదరాబాద్లో చాలా రెస్టారెంట్లలో అందిస్తుంది కొన్ని ప్రజాదరణ పొందిన బిర్యానీ రెస్టారెంట్ హౌస్ ఆఫ్ బిర్యానీ మహారాజా బిర్యానీ మరియు మిర్జాపూర్ బిర్యానీ ఈ రెస్టారెంట్లో వివిధ రకాల బిర్యానీలను అందిస్తాయి వీటిలో మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చేపల బిర్యానీ రొయ్యల బిర్యానీ థమ్ బిర్యానీ పన్నీర్ బిర్యానీ కాజు పన్నీర్ బిర్యానీ వంటివి ఉన్నాయి మీకు ఏ రకమైన ఆహారం ఇష్టమో నాకు తెలియదు కానీ హైదరాబాద్లో రుచి చూడడానికి చాలా మంచి ఆహారం ఉంది ఒక మంచి అందరికి నచ్చే వంటకాన్ని ఒక కొత్త రెస్టారెంట్ నుండి లేదా ఒక కొత్త చోటు నుండి రుచి చూడడానికి నేను అర్థం చేసుకున్నాను మీరు తీపి లేదా మసాల వంటకాలను కోరుకుంటారో నాకు తెలియదు కాబట్టి నేను రెండింటిని సిఫార్సు చేశాను తీపి వంటకానికి నేను హైదరాబాద్లోని హల్వా గార్డెన్ను సిఫార్సు చేస్తున్నాను ఇది చాలా ప్రజాదరణ పొందిన రెస్టారెంట్ ఇది వివిధ రకాల హల్వాలను అందచేస్తోంది నాకు ఇష్టమైనది కోకో హల్వా ఇది చాలా రుచికరంగా జిడ్డుగా ఉంటుంది మసాల వంటకానికి నేను హైదరాబాద్ హౌస్ ఆఫ్ బిర్యానీ సిఫార్సు చేస్తున్నాను ఇది మంచి నాణ్యత మరియు సరసమైన బిర్యానీ బిర్యానీలను ప్రసిద్ధి చెందిన రెస్టారెంట్ నాకు ఇష్టమైన మటన్ బిర్యానీ ఇది చాలా సుగంధంగా మరియు మసాలలతో ఉంటుంది ఈ రెండు రెస్టారెంట్లు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయడానికి అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీరు మీ ఇంటి నుండి రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించవచ్చు మీరు మరింత ఎంచుకుంటే ఇక్కడ మరి కొన్ని సిఫార్సులు ఉన్నాయి తీపి వంటకాల కోసం హల్వా రాణి హల్వా భవన్ లక్ష్మి అల్వా మసాల మసాల వంటకాల కోసం మహారాజ బిర్యానీ మిర్జాపూర్ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ మీరు ఏమి ఎంచుకున్న నేను మీరు రుచికరమై ఆహారాన్నిఆస్వాదిస్తు ఆశిస్తున్నాను తీపి వంటకానికి నేను హైదరాబాద్లో హల్వా గార్డెన్ను సిఫార్సు చేస్తున్నాను ఇది చాలా ప్రజాదరణ పొందిన రెస్టారెంట్ ఇది వివిధ రకాల ఇది వివిధ రకాల హల్వాలను అందిస్తుంది నాకు ఇష్టమైన కోకో హల్వా ఇది చాలా రుచికరమైన మరియు జిడ్డుగా ఉంటుంది మసాల వంటకానికి నేను హైదరాబాద్లోని హౌస్ ఆఫ్ బిర్యానీ సిఫార్సు చేస్తున్నాను ఇది మంచి నాణ్యత మరియు స్ సరసమైన బిర్యానీలను ప్రసిద్ధి చెందిన రెస్టారెంట్ నాకు ఇష్టమైన మటన్ బిర్యానీ ఇది చాలా సుగంధ మరియు మసాలతో ఉంటుంది అలాగే కాజు పన్నీర్ బిర్యానీ అనేది కూడా మాకు చాలా ఇష్టం ఇది శాకాహారులకి చాలా నచ్చే ఆహారం అలాగే ఇరానీ చాయ్ ఇరానీ చాయ్ అనేది హైదరాబాద్లో చాలా ప్రసిద్ధి కలిగింది ఇది అన్నీచోట్ల తీసుకుంటే బాగోదు ఈ చార్మినార్ దగ్గర ఉన్న ఇరాన్ చాయ్ దగ్గర చాలా బాగుంటుంది ఇది నేను ఇష్టపడే ఆహా ఆహారాలు నా చుట్టుపక్కల ఉండే ఇష్టమైన ఆహారాలు ఇవి జొమాటో స్విగ్గీ వీటిలో కూడా ఇవి కావాలంటే మనం ఇంటి దగ్గర నుంచి తెప్పించుకోవచ్చు